హలో నమస్తే అండీ ఎవరు ఆ సార్ చెప్పండి సార్ అవును సార్ అవును సార్ చెప్పండి సార్ ఎవరు నేనా అండీ ఏం ఏం సార్ ఏమైంది సార్ అవును సార్ అవును సార్ ఏమని వచ్చింది సార్ దొంగతనం కేసా సార్ అసలా వామ్మో నేను ఏమ ఎవరు పెట్టారు సార్ సార్ ఎక్కడ అంటే దొంగతనం ఎక్కడ జరిగింది సార్

అంటే ఒకటి సార్ కాదు సార్ ఇప్పుడు నేను ఇంట్లో మాట్లాడి నా మీద ఇట్ట చేశారు అవతలి వ్యక్తి ఎవరో తెలిసి ఇంట్లో అయినా చెప్పి రావాలి కదా సార్ మీరు రాండనగానే ఎట్ట వస్తాము

కాదు సార్ ఇప్పుడు మీరు రమ్మనంగానే ఎవరు కంప్లైంట్ పెట్టారో తెలియకుండా వచ్చి అసలా కాదు సార్ ఇప్పుడు నేను పౌరునిగా నాకుండా హక్కుతో అడుగుతున్నా అండి అది నా రైట్ కాదా

సార్ సరే సార్ నేను ఒక పది నిమిషాల్లో వస్తా సార్ మీరు స్టేషన్లోనే ఉండండి సరే సార్ వస్తున్నాను సార్